నాకు బుక్స్ కావాలి అండి బుక్స్ కావాలండి ఇంకేం ఉంటాయండి బుక్స్ పెన్నులు అవి కావాలండి ఎంత ఉంటాయి

అయి ఎంత రేట్లు ఉంటాయండి ఎక్కువ రేట్లు ఉంటాయాండి సరేనండి రెండు ఏమో తెల్ల కాగితాలు పేపర్లు ఉన్న పొడుగు నోట్స్లు అండి రెండు రెండు ఏమో జంట రులుఅంట అండి చిన్నవండి పొట్టివండీ పొట్టివండి రెండు తెల్ల పేజీలు ఏమో పొడుగువి అండి పొడవు పొడవ్వి ఏమో రెండు అండి పొట్టివి ఏమో రెండండి పెన్నులు అండి బ్లూ బ్లు బ్లూ అంట అండి ఏంటండీ అవి రెండు ఇవ్వండి పెన్నులు రెడ్ పెన్నులు ఎర్ర పెన్నులు ఇవ్వండి ఎర్ర పెన్నులు ఇంకా పెన్సిళ్ళు అవి ఉంటాయాండి చెరుపుకునేవి ఇవ్వండి ఇవన్నీ పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదండీ ఇవన్నీ అవన్నీ పెట్టి ఒక బాక్స్ ఇవ్వండి అవన్నీ పెట్టేసి ఇవన్నీ ఇవ్వండి మళ్ళీ అస్తమానం ఏం వస్తామండి తీసుకోవాలి కదండీ అన్ని అలాగే నేను అవి చెరుపుకునేవి పెన్సిళ్ళు అవన్నీ ఇవ్వండి అంటే మరీ అట్టలు కూడా ఇచ్చేయండి పుస్తకాలకి వేసుకునేవి పుస్తకాలకు వేసుకునే అట్టలు వాటి మీద అంటించుకునే బొమ్మలు అవేవో స్టిక్కర్లు అంటారు కదండీ ఇవ్వండి అవే బొమ్మలవి ఇవ్వండి చిన్నపిల్లలు కదండీ బొమ్మలు ఉన్నవి చూపించి రెండు పుస్తకానికి అంటించుకునే ఇవ్వండి పుస్తకానికి అంటించుకుందికి

అవి పువ్వులు ఇవ్వండి ఇంటికి వెళ్ళి వస్తానండి నేను

టివిలో వచ్చే బొమ్మలాంటిదే ఉండాలండి బాగుంటుంది ఈ ఈ ఇవ్వండి పువ్వులు బొమ్మలు ఇవ్వండి

అయి తెల్ల కాగితాలు అండి

రెండు అండి పెన్నులు రెండండి

ఇంకో రెండు పెన్నులు అడిగాను కదండీ

ఇవి పెట్టుకునే బాక్స్ అడిగాను కదండి ఇవ్వండి బాక్స్ అలాగేనండి అలాగేనండి

అయి పుస్తకాలకి వేసుకునికి అట్టలు ఇవ్వండి మరి చిరిగిపోతాయి కదండీ బుక్స్ ఇంకొకటి ఇచ్చేయండి ఇన్ని వేసుకోడానికి పుస్తకాలున్నాయా ఇచ్చేయండి ఇచ్చేయండి పిల్లలు చూసుకుంటారు లేండి ఇవన్నీ

పువ్వులట్లాంటివి పువ్వులంట ఇవ్వండి ఎంతయింది అండి నూట ఎనభై అయింది అండి అయితే ఇరవై రూపాయలకి కూడా ఏమైనా ఇచ్చేయండి ఎం ఉంటాయండి పెన్సిళ్ళు ఇయ్యండి ఉన్నాయండి పెన్సిళ్ళు రెండొందలు పెన్సిళ్ళు పెన్సిళ్ళు ఇయ్యండి మళ్ళీ అట్ట వాళ్ళు చెక్కుకుంటు పోతు ఉంటె విరిగిపోతాయి కదండి నేను దాస్తానండి దాచి మళ్ళీ విరిగిపోయినప్పుడల్లా ఇస్తూ ఉంటానండి అయి ఇదిగోనండీ రెండు వందలు తీసుకోండి అలాగేనండి అలాగేనండి వస్తానండి అలాగేనండి ఇప్పుడు వచ్చాను కదా కొంచెం చూసి ఇవ్వండి మరి రేట్లు గట్రా చూసు అయి అలాగేనండి చూసి ఎలా ఇస్తాం అంటే మా పిల్లలు మా ఊరు మా పక్క ఊరు గట్రా చెప్తానండి కొట్లో బాగా ఇస్తున్నారని వస్తారు అండి వాళ్ళు కూడా పంపిస్తాను అండి నేను కూడా ఇక్కడికే వస్తానండి మా పిల్లోడికి ఏం కావాల్సినా ఇక్కడికే వస్తానండి అయి అలాగేనండి వస్తామంది ఇంక ఎక్కడికి వెళ్తామండి ఇక్కడికి రాక వస్తామండి సరేనండీ అయి అలాగేనండి ఉంటామండీ